మన ప్రాంతానికి దగ్గరున్న కాలేజీలంటే లిథియం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా విజ్ఞానసుధ పీవీకే అండ్ గవర్నమెంట్ కాలేజ్ పీసీఆర్ విజేత విజ్ఞానసుమ అలానే వివేకానంద సీతమ్స్ వేము గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఈ ఎన్నో రకాలైన కాలేజీలు మా ప్రాంతానికి దగ్గరలో ఉన్నాయి అదే విధంగా మా కుటుంబంలో మా తమ్ముడు మా పెదనాన్న కొడుకు ఇద్దరూ ఒకే కళా కాలేజీ లో చదువుతున్నారు ఏం చదువుతున్నారంటే వాళ్ళు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఒకరు చదువుతున్నారు అదేవిధంగా అదే కాలేజీ లో ఇంటర్మీడియట్ ఒకరు చదువుతున్నారు ఈ కాలేజీ లో చదువు చెప్పడం ఎంతో బాగుంటుంది అదేవిధంగా ఈ అన్ని కాలేజీలండి ఒక కాలేజ్ అని కాదు అన్ని కాలేజీల్లో టీచింగ్ ఫీల్డ్ అనేది చానా బాగుంటుంది బాగా అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చేత పిల్లలకు చదువు చెప్పించడం గాని అలా ఈ విధంగా ఆటలా పాటల ఆటా పాటలు పెట్టడం గాని అప్పుడప్పుడు టూర్ అంటే ఎక్కడన్నా బయట విదేశాలకు తీసువెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది